నమస్తే చెప్పండి ఓకే ప్రజెంట్ మా ఇండియాలో అయితే కపుల్స్ అయితే వన్ లాక్ ఉంటుంది బట్ ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి మేము తక్కువ బడ్జెట్ లోనే మీకు హైదరాబాద్ అంటే ఇక్కడ మొత్తం చూపిస్తాం అండి ఇండియా మొత్తం అందులో ఫుడ్ షెల్టరు అవన్నీ మేమే చూసుకుంటాం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆఫర్ ఉంది ముందు అయితే కపుల్స్కి వన్ లాక్ అవుతుంది మీరు ఎన్ని రోజులు ఉండాలి అనుకుంటున్నారండి ఇక్కడ ఓకే అండి ఏడు రోజులకి మేము మీకు తక్కువ బడ్జెట్లోనే మొత్తం అన్ని సెట్ చేస్తామండి

ఇండియాలో చాలా ప్లేసెస్ ఉన్నాయండి మీకు ఏ ప్లేస్ అంటే ఏ ప్లేస్ చూడాలని అనుకుంటున్నారు ఆ లోకేషన్స్ మీరు నాకు షేర్ చేస్తే దాన్నిబట్టి మీకు అన్ని చూపిస్తామండి పెడతామండి మీరు ఎప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అవుతారు ఏ రోజుకి స్టార్ట్ అవుతారు ఆ రోజు చెప్పండి నేను మీకు అన్ని ఇక్కడ అరేంజ్ చేసి పెడతానండి లొకేషన్ ఓకే లొకేషన్ పెడతానండి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి మీకు ఫుడ్ అదంతా మేము చూసుకుంటామండి మీరు ఎంతమంది ఉన్నారు

ఓకే అండి ఓకే అండి నేను పెడతాను మీరు ఒకసారి మా ఆఫీస్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా డైరెక్ట్గా కాల్ చెయ్ అంటే డైరెక్టుగా మీట్ అయి క్లారిఫై చేసుకోవచ్చు ఓకే అండి బాయ్ అండి